వ్యవసాయం అనేది మన దేశంలో చాలా ప్రముఖమైన రంగం ఎందుకంటే మన దేశానికి ఎక్కువ శాతం ఆదాయం వ్యవసాయం నుంచే వస్తుంది మనదేశ జీడీపీలో ఎక్కువ శాతం వ్యవసాయం ఉన్నది అది ఆదాయపరంగానే కాకుండా అది మనకు అన్నం పెడుతుంది ఎందుకంటే పండించే వాడే లేకపోతే మనం తినడం అనేది చాలా అసాధ్యం కదా కాబట్టి పండించేవాడు రైతు అనేది చాలా ఉత్తమమైన వాడు అని మనం దేశంలో చెప్పుకోవచ్చు అలాగే వ్యవసాయం ఒకప్పుడు చాలా మంది చేసేవారు కానీ ఇప్పుడు వ్యవసాయం ఎక్కువ మంది చేయట్లేదు వారి పిల్లలు కూడా వ్యవసాయం చేయకుండా జాబ్స్ లోకి వెళ్ళిపోతున్నారు దానికి చాలా కారణాలు ఉన్నాయనే చెప్పవచ్చు ఎందుకంటే వ్యవసాయం చేస్తున్నప్పుడు మనం చాలా సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంది అవి ఏమిటంటే క్లైమేట్ చేంజెస్ వల్ల వర్షాలు పడాల్సిన టైంలో వర్షాలు పడకుండా వర్షాలు పంట చేతికొస్తున్న టైంలో వర్షాలు పడడం వల్ల వ్యవసాయానికి నష్టం చేకూరుతుంది దానివల్ల పంట చేతికి అందాల్సిన టైంలో వర్షం వల్ల అది నానిపోయి పంట వారి చేతికి రావట్లేదు అలాగే పురుగులని ఇంకా ఇతర కీటకాల వల్ల వాటి వల్ల వచ్చే సమస్యల వల్ల రైతు అనేది ఎక్కువగా కష్టపడుతున్నాడు దానివల్ల వారి పంట వంద శాతంలో ఎనభై శాతం మాత్రమే వారిచేతికి వస్తుంది అలాగే పండించిన దాన్ని వారు మార్కెట్లోకి అమ్మడానికి వెళ్ళినప్పుడు దానికి తగిన ధర రాక వారు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు దానివల్ల వారు పెట్టిన పెట్టుబడి కన్నా వారికి నష్టం ఎక్కువగా చేకూరుతుంది అది ఒక సవాలుగా మనం పరిగణించవచ్చు అంతేకాకుండా మార్కెట్లో ఎవరైతే రైతుల దగ్గర నుంచి కొంటున్న రిటైల్ వారు ఉన్నారు వారు తప్ప వ్యవసాయం చేస్తున్న వారు లాభ పడటం లేదని మనం చెప్పుకోవచ్చు ఇలా చెప్పుకుంటు పోతే చాలా సమస్యలు ఉన్నాయి దాని వల్ల చాలామంది తమ భూములను అమ్ముకొని వారు ఇతర జాబ్స్ లో స్థిరపడుతున్నారు కానీ తిరిగి వారు అమ్మానాన్న లాగా లేదా వారి తాత ముత్తాతలలాగా వారు వ్యవసాయం చేయాలని అనుకోవట్లేదు